ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్ ని కొనుగోలు చేసానండి దానివల్ల అనేక లాభాలున్నాయండి ఏంటంటే కూరగాయలు బయటుంటే కుళ్ళిపోవడం ఎండిపోవడం పాడైపోవడం అనేది జరిగేదండి కానీ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచడం వల్ల అవి ఎన్ని రోజులైనా కూడా అలాగే ఏమీ పాడవకుండా కుళ్ళిపోకుండా అలాగే ఉంటున్నాయండి అదేవిధంగా పాలు పెరుగు కూడా అలా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది ఇదివరకు పాలు నిల్వ ఉంచుకోవ డానికి చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది పెరుగు పెరుగు కూడా బయట పెట్టుకుంటే ఏంటి పులుసు పోవడం వంటియ్యి జరిగేదండి కానీ ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల చాలా కమ్మగా టెస్ట్ పోకుండా అలాగే ఉంటుంది అలాగే ఏవైనా మిగిలిన కూరలు ఉన్నా కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మాంసాలేమన్నా చేపలు ఏమన్నా తెచ్చుకున్నా కూడా వాటిని ఎక్కువ ఎక్కువ ఉన్నాయి అనుకో ఒకేసారి వండుకోకుండా కొన్నికొన్ని ఫ్రిడ్జ్ లోని నిల్వ చేసుకొని దాచుకొని అవసరమైనప్పుడు తీసుకుని వండుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల చాలా లాభాలైతే నేనైతే పొందుతున్నానండి నేనే కాదు ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఫ్రిజ్ వల్ల చాలా లాభాలు పొందుతున్నారు